దేశంలో ప్రభుత్వ మరియు ప్రైవేటు ఆసుపత్రులు రెండు కూడా అందుబాటులో ఉన్నాయి పేద ప్రజలు ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యాన్ని పొందుతున్నారు కొంచెం ధనవంతులు ప్రైవేట్ ఆసుపత్రిలో వైద్యం సేవలు అందుతు అందుకుంటున్నారు మునుపటికంటే ఇప్పుడు ధరలలో ప్రైవేటు ఆసుపత్రులు చాలా ఎక్కువగా ఉన్నాయి పేదవారు చూపించుకోలేనంత ఎక్కువ ధరలలో ఉన్నాయి సామాన్యులకు చాలా కష్టతరంగా ఉంది అయిన కూడా ప్రభుత్వ ఆసుపత్రిలో కూడా మంచి వైద్య సేవలను అందిస్తున్నారు ఇప్పుడు చాలా ముందుకు వెళ్తుంది వైద్యం వైద్య సేవలలో చాలా ముందుకు వెళ్తున్నాయి మం ప్రతి సామాన్య ప్రజలు కూడా మంచి వైద్యాన్ని అందుకుంటున్నారు వారి ఆరోగ్యాన్ని సంరక్షించుకుంటున్నారు మరియు కోవిడ్ సమయంలో ప్రజలు చాలా ఇబ్బందులను ఎదుర్కొన్నారు మేము కూడా చాలా ఇబ్బందులు పడ్డాము నిత్యావసర సరుకులు తెచ్చుకోవడానికి అయిన మరియు ఎక్కడికి అయిన వెళ్ళడానికి ప్రయాణంలో అయిన చాలా ఇబ్బందులను ఎదురుకున్నాము మరియు ఆరోగ్యాన్ని సంరక్షించుకోవడానికి మనం పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి మనం ఇళ్ళు మరియు చుట్టు ఉన్న పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి మరియు మనం ఎక్కువ ప్లాస్టిక్ను వాడకుండా కాల్చివేయకుండా కొంచెం జాగ్రత్త వహించాలి ప్లాస్టిక్ను తక్కువగా వాడడం వల్ల మరియు వాతావరణాన్ని కలుషితం చేయకుండా ఉండడం వల్ల మనం ఆరోగ్యాన్ని సంరక్షించుకోవచ్చు ప్రజలలో పరిశుభ్రత గురించి అవగాహన కల్పించాలి అప్పుడు మన ఆరోగ్యాన్ని సంరక్షించుకోగలం అందరు ప్రజలు ఆరోగ్యంగా ఉండగలం